నేను సంగీతం బాగా నేర్చుకున్నాను నా గొంతు బాగుంటుంది అని అందరు అంటారు ప్రతి పాటను చక్కగా స్పష్టంగా పాడతాను ఇంట్లో దేవుడి దగ్గర పాడతాను బాత్రూంలో స్నానం చేసి పాడుకుంటు ఉంటాను కానీ నాకు స్టేజి మీద పాడేటప్పురిలో పాడడం సిగ్గుగా ఉండేది అయినా చాలా వరకు ప్రయత్నం చేసుకొని ఎప్పుడు భయంగా ఉండేది మా గురువు గారు ఎదురుగా పాడతాను ఒకసారి మా గురువుగారు ధైర్యం చెప్పి స్టేజీ ఎక్కించారు కష్టపడి స్టేజీ ఎక్కాను గురువుగాారితో కలిసి పాడాను అప్పటి నుంచి నాకు బిడియం తగ్గి ఇప్పుడు ప్రదర్శనను ఇస్తున్నాను